మా ప్రాంతం దగ్గరలో ఉన్న పేరు ఉన్న కాలేజ్ శ్రీనివాస కాలేజ్ శ్రీనివాస కాలేజ్ ఫేమస్ కాలేజ్ అక్కడ టీచింగ్ బాగుంటుంది టీచర్స్ బాగుంటారు అన్నీ ఫెసిలిటీస్ బాగుంటుంది కాబట్టి మా ప్రాంతంలో ఉన్న పిల్లలందరు కూడా అక్కడ ఆ కాలేజ్ శ్రీనివాస కాలేజ్లో చేరారు మా కుటుంబంలో మా పెద్దబాబు యోగేష్ కూడా శ్రీనివాస కాలేజ్లో చేరాడు ఎంపీసీ గ్రూపు తీసుకున్నాడు అక్కడ ఎడ్యుకేషన్ చాలా చాలా బాగుంటుంది బై ఈ ప్రాంతానికి కాలేజీకి కూడా బస్సు సౌకర్యం కూడా వేశారు కాబట్టి మా ప్రాంతంలో చాలా మంది పిల్లలు శ్రీనివాస కాలేజ్లో చేరారు